చెప్పండి మేడం ఇచ్చారు మేడం మేడం కొంచెం సమయం పడుతుంది మేడం మేడం ఇప్పుడు చాలా తొందరగ తొందరగా కావాలా ఒక్క కొంచెం సేపు ఇచ్చేస్తాను అంటే ఇంతకముందు కొంత కస్టమర్స్ వచ్చి చాలా తొందరగా బట్టలు కావాలంటే వారి బట్టలు మేము చేసాము మేడం అందువల్ల కొంచెం మిది లేట్ అయ్యింది మీరు ఎన్ని జతలు బట్టలు ఇచ్చారు మేడం ఓకే మేడం ఆ బట్టలు ఎలాంటి బట్టలు మేడం అంటే మా ఆవిడ బయటకి వెళ్ళింది అందుకనే మేడం ఏ బట్టలు మీరు చూపిస్తే నేను చేసి మీకు తొందరగా ఇచ్చేస్తాను ఏ బట్టలో కొంచెం చూపిస్తారా మీరు ఇక్కడ చాలా రకాల బట్టలున్నాయి అందువల్ల చూస్తాను మేడం ఒకసారి చూసి మీకు చూపిస్తాను చూడండి మేడం ఇక్కడ మూడు రకాల నల్ల సంచిలు ఉన్నాయి ఆ సంచిలో ఏ సంచియో మీరు చూస్తే అంటే మీరు చీరలు గట్రా ఇచ్చారా మేడం చీరలు కానీ ఏమైనా ఇచ్చారా పంచెలు కానీ లేదు మేడం

అవునా మేడం ఇచ్చేస్తాను మేడం ఇదిగో దొరికాయి మేడం ఏవో నాలుగు చీరలు నాలుగు పంచెలు ఏవో ఉన్నాయి జీన్స్ ప్యాంట్లు డ్రెస్ మెటీరియల్ కూడా ఉన్నాయి అవి కూడా మీవేనా పట్టు డ్రెస్ మెటీరియల్ ఏదో ఉంది తప్పకుండా ఇచ్చేస్తాను ఒక్క పావుగంటలో మీకు ఇచ్చేస్తాను మేడం మీరు మళ్ళీ వస్తారా ఇప్పుడు వెయిట్ చేస్తారా ఇక్కడ ఇచ్చేస్తాను మేడం తప్పకుండా మేడం అలాగే మేడం ధన్యవాదాలు మేడం